మన ఊరి హాస్పిటల్లో పట్టణంతో పోల్చుకుంటే అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి కానీ ఒక్క ఎక్స్రే లేనందువలన చాలామంది ఇబ్బందులు పడుతున్నారు దీనికోసం పక్కూరికి పోయి రావాల్సి వస్తుంది ఇది కూడా ఉంటే మన ఇబ్బంది చాలా వరకు తగ్గుతుంది